ఆయిల్ పెయింట్స్ భవనాలు మరియు ఓడలు మరియు వంతెనలు వంటి బహిర్గత లోహ నిర్మాణాలలో కలపను పూర్తి చెయ్యడం మరియు రక్షించడం కోసం ఉపయోగించడం జరిగింది అయితే డిజిటల్ ఆర్ట్స్ అనేవి సృజనాత్మక వ్యక్తీకరణకు మాత్రమే విలక్షణమైన పద్ధతులను కలిగి ఉంటుంది డిజిటల్ ఆర్ట్ ఉత్పత్తి పంపిణీ మరియు వీక్షించే విధానంలో నిరంతరం అభివృద్ధి చెందుతూ మరియు సమూలంగా ఉంటుంది ఆధునిక పద్ధతిలో డిజిటల్ ఆర్ట్ ప్రయోగాలు చెయ్యడం ఎంతోమంది ఇష్టపడుతున్నారు డిజిటల్ ఆర్ట్ ద్వారా ఎన్నో సృజనాత్మకమైన వీడియోస్

ఎంతో చక్కగా వీడియోస్ను డిజిటల్ ఆర్ట్ ద్వారా తయారు చెయ్యగలుగుతున్నారు